భారతదేశం తన సుసంపన్న చరిత్ర సంస్కృతి మరియు పకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది దేశ వ్యాప్తంగా అనేక ముఖ్యమైన ల్యాండ్ మార్కులు మరియు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి తాజ్మహల్ గోల్కొండా అజంతా గుహలు ఎర్రకోట ఆ ఇలా అనేకమైన ల్యాండ్ మార్కులు ఉన్నాయి తాజ్ కొన్ని ప్రాముఖ్యమైన ల్యాండ్ మార్కులు మరియు పర్యాటక ఆకర్షణలు తాజ్మహల్ తాజ్మహల్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణలో ఒకటి ఇది పదిహేడవ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య మొఘల్ రాణి ముంతాజ్కు ముంతాజ్ మహల్ కోసం నిర్మించారు తాజ్మహల్ శిల్ప కళా మరియు వాస్తు శిల్పం యొక్క ఒక మహా అద్భుతం గోల్కొండ కోట గోల్కొండ కోట హైదరాబాద్ నగరంలో ఉంది ఇది పదహారవ శతాబ్ధంలో ఖుతుబ్ షా రాజవంశం నిర్మించింది గోల్కొండ కోట దాని బలమైన రక్షణ మరియు సుందరమైన వాస్తు శిల్పం కోసం ప్రసిద్ధి చెందింది అజంతా గుహలు అజంతా గుహలు మహాష్ట్రంలో ఉన్నాయి ఇవి రెండవ శతాబ్ధం మరియు ఆరవ శతాబ్ధం మధ్య నిర్మించబడ్డాయి అజంతా గుహలు భారతీయ శిల్పము మరియు చిత్రలేఖనం యొక్క ఒక అద్భుతం ఎర్రకోట ఎర్రకోట ఢిల్లీలో ఉంది ఇది పదిహేడవ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు ఎర్రకోట భారతీయ వాస్తు శిల్పం యొక్క ఒక అద్భుతం కోనేరు సరస్సు కోనేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది దాని అందమైన బీచ్లు మరియు ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది ఊటీ ఊటీ తమిళనాడులో ఉంది ఇది దాని చల్లని వాతావరణం మరియు పచ్చని పర్వతాలకు ప్రసిద్ధి చెందింది మైసూర్ మైసూర్ కర్ణాటకలో ఉంది ఇది దాని రాజభవనాలు ఆలయాలు మరియు పార్కులకు ప్రసిద్ధి చెందింది గిరిమలై గిరిమలై కేరళలో ఉంది ఇది దాని హిందువుల పుణ్యక్షేత్రాలకు మరియు అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది ఇవి భారతదేశంలో అనేక ముఖ్యమైన ల్యాండ్ మార్కులు మరియు పర్యాటక ఆకర్షణలలో కొన్ని మాత్రమే భారతదేశాన్ని సందర్శించిన వారికి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు కచ్చితంగా ఎదో ఒకటి ఆకర్ష్ ఆసక్తికరంగా మరియు ఆనందించే దాన్ని కనుగొనవచ్చు అనేక ప్రాంతాలలో అనేక అనేక కట్టడాలు అలాగే బీచ్లు ఉన్నాయి చాలా పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి వీటన్నింటిని మనం చూసి ఆనందించడానికి సంస్కృతిని సాంప్రదాయాలను ఆ తెలుసుకోవడానికి కూడా ఉపయోగంగా ఉంటాయి